స్వచ్ఛంద సేవ కోసం నేను చాలా వాలంటీర్గా చాలా పరిశ్రమల్లో నేను వాలంటీర్గా పని చేశాను మరియు నేను ఇప్పటికీ వాలంటీర్ చేస్తున్నాను కాబట్టి వాలంటీర్ పని లోపల నుండి వస్తుంది కాబట్టి మీరు చేసే పనిని మీరు ఎల్లప్పుడూ ఆనందిస్తారు అలాగే వాలంటీర్ నుండి ఎవరు ఎక్కువగా ఆశించరు మరియు అది ఉత్తమ భాగం మీరు ఒక స్వచ్ఛంద సేవకుడు మరియు ఉద్యోగి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా పరిపాలన ద్వారా ఒత్తిడి చేయబడ్డారు వాస్తవానికి మీరు నిజంగా కష్టపడి నీ పని చేయాలి మరియు నిర్దిష్ట సమస్థ యొక్క నమ్మకాన్ని కూడా పొందాలి నేను ఈ సంస్థలో పనిచేస్తూ ఉండగా ఒక రోజు కొన్ని సంవత్సరాల క్రితం నా కాలేజ్లో నేను చదువుకుంటూ ఉండగా మేము మా కాలేజ్ తరపున సోషల్ సర్వీస్ పేరు చెప్పి మేము బయటకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేయమని అక్కడ చుట్టుపక్కన వాళ్ళకి చెప్పాను అలాగే అక్కడ మొక్కలను కూడా రోడ్ సైడ్ పాతిపెట్టాము వాటికి ఇప్పటికీ రోజు కూడా వాటర్ వేస్తూ ఉంటాము అలాగే మేము చాలా వృద్ధాశ్రమానికి మరియు అనాధాశ్రమాలకి వెళ్తూ ఉంటాము అక్కడ మంచిగా ఆహారం డొనేట్ చేస్తూ ఉంటాము మరియు వస్త్రాలను కూడా అక్కడ వాళ్ళకి పంచి పెడుతూ ఉంటాను అక్కడ పరిస్థితి అంతగా బాగోలేదు అని అనిపించినా ప్రతిసారి అక్కడ మేము ఏదో ఒక అభివృద్ధికి పాల్పడుతూ ఉంటాము ఉదాహరణకు ఏమిటంటే అక్కడ మంచినీరు త్రాగు సదుపాయం లేకపోతే మంచిగా నీరు కల్పించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగకుండా చూస్కుంటాము మరియు నేను వారి వాళ్ళను మంచిగా వాళ్ళకున్న ప్రతి ఒక్క ట్యాలెంట్ని కూడా ప్రోత్సహించి వారికి స్వచ్ఛందంగా బ్రతకడానికి కొన్ని జీవనోపా జీవనోపదారులను కూడా వారికి నేర్పించి వస్తూ ఉంటాము మంచిగా వాళ్ళకి బట్టలను వస్త్రాలను ఆహారాన్ని వాళ్ళకి డొనేట్ చేస్తూ వస్తాము అక్కడ ఎటువంటి ఇబ్బందులు వారికి కలిగిన కూడా వారికి మంచిగా ఆర్గనైజర్తో మాట్లాడి వారికి ఆ ఇబ్బంది లేకుండా చూసి వస్తూ ఉంటాము ఆ వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళు మాతో కూడా చాలా చక్కగా మాట్లాడుతారు అలాగే ఈ యొక్క పని ఈ వాలంటియరిజం కూడా చాలా నేర్చుకోవడంలో సహాయపడుతుంది ఇది విస్తారమైన పనులను ఎదుర్కోవడంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి అనుమతిస్తుంది ఇది మిమ్మల్ని ఆకృతి చేస్తుంది మరియు చాలా నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా వాలంటీరిజియాన్ని ప్రోత్సహిస్తాను ఆ వాలెంటిరీజంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం మన జీవితంలో నేర్చుకున్నట్లయితే మంచిగా మనకి జీవితంలో తోడ్పడతాయి